నాకు పాటలు పాడటంలో ఆసక్తి చిన్నప్పుడు మొదలైంది టీవీలో పాటలు పాడిన పాడి విన్నప్పుడు వాటిని అనుకరించేందుకు ప్రయత్నించేవాడిని నా కుటుంబ సభ్యులు సభ్యులు నా గాత్రాన్ని నా గాత్రాన్ని గుర్తించి నన్ను మరింతగా ప్రోత్సహించారు పాఠశాల కార్యక్రమాల్లో కానీ కుటుంబ వేడుకల్లో కానీ పాటలు పాడేవాడిని అప్పుడప్పుడు అందరి నుండి వచ్చే అభిమందును అభినందనలు నాకు చాలా ఉత్సాహం కలిగించేవి తర్వాత ఆ ఈ ఆసక్తి మరింతగా పెరిగిందినాాలో పాటలు పాడటం నాకు ఒక రకమైన శాంతిని ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడైతే నేను బాధలో ఉండిన ఉండినప్పుడు ఒత్తిడిలో ఉన్న పాట పాడటం ద్వారా నేను రిలీఫ్ రిలీఫ్ కలుగుతుంది నాకు పెద్దవాడైన తర్వాత కొత్త కొత్త రకాల పాటలు వినటం పాడటం మొదలు పెట్టాను కొన్నిసార్లు నేనే నా కోసం పాడుకుంటాను మరికన్నిసార్లు ఇతరుల కోసం పాడతాను కానీ ప్రతిసారి ఆ అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది పాటల ద్వారా మనసు మాట్లాడుతుంది అనిపిస్తుంది సంగీతం మనుషులను కలు కలుపుతుంది అలాంటి అనుభూతిని మళ్ళీ మళ్ళీ అనుభవించాలని తపన వల్లే నేను పాటలను పాటలను పాడి ఆకర్షితుడిని అయ్యాను